నేను గత మూడు నెలల క్రితం ఆన్లైన్ నుండి ఒక వస్తువును కొనుగోలు చేశాను ఆ వస్తువు ఒక మొబైల్ ఫోన్ యొక్క ఛార్జర్ ఈ ఛార్జరు నేను తక్కువ ధరకే కొన్నాను ఈ ఛార్జరు నాకు చాలా ఉపయోగపడింది నా సెల్ ఫోన్ యొక్క ఛార్జరు ఇంతకుముందు ఉండే ఛార్జరు చాలా నెమ్మదిగా ఛార్జింగ్ ఎక్కేది ఇప్పుడు నేను కొనుగోలు చేసిన కొత్త ఛార్జరు చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కుతుంది అంతేకాకుండా ఎక్కిన ఛార్జింగ్ కూడా చాలా సేపటి వరకు నిలకడగా ఉంటుంది ఈ ఛార్జింగ్ యొక్క వైర్లు కూడా చాలా బలంగా విరిగిపోకుండా వంగిపోకుండా చాలా అదనంగా ఉన్నాయి అంతేకాకుండా ఇది తక్కువ ఖర్చులో నాకు దొరికింది దీనిని నేను పొందినందుకు చాలా సంతోషంగా ఉన్నాను ఇలా ఇటువంటివి ఇంకా కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నాను ఇది కంపెని కూడా చాలా గుర్తింపు కలిగినది ఇంత మంచి గుర్తింపు కలిగిన ఛార్జరు తక్కువ ధరకే లభించడం అన్నది చాలా ఆనందకరమైన విషయం అంతేకాకుండా ఇది తక్కువ వోల్ట్స్ కలిగిన కరెంటును తీసుకుంటుంది తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ను చాలా ఎక్కువ వేగంతో ఛార్జింగ్ను ఫుల్లుగా చేస్తుంది ఇటువంటి ఛార్జర్లు మార్కెట్లోకి ఇంకా రావాలని కోరుతున్నాను ఇటువంటివి కో తీసుకున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను ఈ ఖర్చులో ఇటువంటివి ఛార్జర్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం